మా ప్రాంతంలో ఆరోగ్య డాక్టర్లు పదిహేను మంది ఉన్నారు కార్యకర్తలు శిక్షణ ఇవ్వడానికి తగినన్ని విద్యా సంస్థలు కూడా పదిహేను ఉన్నాయి మెడికల్ సర్జన్లు నర్సింగ్ విద్యార్థులు కూడా కళాశాలలో ఉపాధి శిక్షణ తీసుకుంటున్నారు వీరందరూ సమాజానికి ఉపయోగపడే వారు ఇది విషయం